హలో చెప్ సార్ మీకే ఇందాక కాల్ చేశాను సార్ సార్ సార్ మీ దగ్గర ఎలాంటి కార్స్ ఉన్నాయి సార్ ఎన్ని కార్లు ఉన్నాయి చెప్తారా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఓకే సార్ సార్ సార్ ఇలా ఎస్వి ఎస్యువి కియా మహీంద్ర ఇలాంటి కార్లు ఉన్నాయ ఎస్వి ఎస్యువి కార్లు సార్ మాకు ఫ్యామిలీ కార్స్ ఏ కావాలి ఫ్యామిలీ కార్ సార్ ఎస్యువి ఎస్యువి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ సార్ ఇప్పుడు సరే సార్ సార్ ఇప్పుడు కియా కారుల్లో ఇప్పుడు దాంట్లో దానికి ఇన్స్టంట్ ఎంత ఇస్తారు సార్ సార్ ఒక ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బిలో అట్టా చూస్తారా సార్ దొరుకుతాయా ఏంటి సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ నెక్స్టు సార్ నెక్స్టు ఓకే సార్ ఓకే సార్ సార్ నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్

అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సరే సార్ సార్ అంతేకాకుండా నెక్స్టు మాకూడా చేస్తారా సార్ అంటే పలానా చోట నుండి ట్రాన్స్ఫార్మేషన్ సార్ మేమొచ్చేసి మేముండేది చిత్తూరులో సార్ చిత్తూరులో ఉంటాం సార్ సార్ నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను సార్ లొకేషన్ అనేది షేర్ చేస్తాను ఓకే సార్

సరే సార్ ఓకే సార్ సరే సార్ సరే సార్ ఓకే సార్ సార్ మీ షాప్ నేము మారుతి ఆటోమొబైల్స్సే కదా సార్ భార్ సార్ ఓకే సార్ భార్గవి ఆటోమొబైల్స్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆటోమొబైల్స్ సరే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వచ్చు చూస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ ఓకే సార్ ఖచ్చితంగా తెస్తాను ఖచ్చితంగా తెస్తాను ఓకే ఖచ్చితంగా తెస్తాను సార్ ఓకే ఓకే సార్ ధన్యవాదాలు సార్